హలో హరి ప్రొవిజన్సేనా అండి మాట్లాడుతుంది అదే అండి నాకు నెలకు సరిపోయే సరుకులు నేను కవితని మాట్లాడుతున్నాను అదే అండి నాకు వన్ మంత్ నాకు వన్ మంత్కు సరిపోయే సరుకులు నార్మల్గా నేను ఇస్తాను కదా మీకు లిస్ట్ని ఆ లిస్టులో నాకు అన్ని ప్యాక్ చేసి పెట్టేయండి అదే అండి ఎంత అవుంతుంది కాస్ట్ అనేది నాకు వాట్సాప్లో సెండ్ చేసేశారంటే నేను పే చేసేస్తాను టుమారో వచ్చి సరుకులు తీసుకుంటాను అదే అండి టాయిలెట్కి కావాల్సిన ఐటమ్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను హార్పిక్ ఉంది కదండీ హార్పిక్ హార్పిక్ని యాడ్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ సోప్ ఉన్నది కదా అది ఎదో కొత్తగా వచ్చిందంట కదండీ బాత్ సోపు మైసూర్ శాండిల్ అని ఆ అది పెద్దది ప్యాకెట్ చేసేయండి ప్యాక్ చేసేయండి పెద్ద సోప్సు ఓకే టాయిలెట్ బ్రష్ అవైలబుల్లో ఉందా నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు లేదు కదండీ అవునా అవునండి అది కూడా అయితే ప్యాక్ చేసేయండి ఫ్రెషనర్ అదే అండి మీరు అప్పుడు లేదని చెపపినారనే నేను హార్పిక్ అడుగుతా ఉన్నాను ఒడొనిల్ అవునా సరే అండి అది కూడా ప్యాక్ చేసేయండి

సరే అలా డెలివరీ బాయ్ దగ్గరే మనీ కూడా ఇచ్చి పంపిచేస్తానండి అయితే బిల్ వేసి ఇచ్చేయండి నేను పే చేసేస్తాను మనీ యాసిడు బాత్ సోపు అవునండి పెద్దది ప్యాకెట్ సరే అండి సరే అండి సరే అండి